మనం లావు ఎక్కటానికి ఇంటికాడ ఉండి లావు పెరగడానికి మనం చాలా ఎక్కువగా డైట్ ఫాలో అవ్వాలి అందులో మనం బాగా తినాలి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ మనం వెయిట్ పెరిగేలాగా ఉండాలి మనం అరటి పళ్ళు నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్స్ విటమిన్స్ వంటివి ఎక్కువగా ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి దాంతో పాటు రెస్ట్ ఎక్కువసేపు తీసుకోవాలి మనం పనులు ఎక్కువగా చేయకుండా ఉండాలి మనం లావు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో తీసుకోవాలి అన్నీ అనుకూలంగా మార్చుకోవాలి మనం ఫుడ్డు బాగా తీసుకుంటే మనం ఎక్కువగా లావు అవుతాము దాంతో పాటు విశ్రాంతి కూడా ఎక్కువగా ఉండాలి